లేటెస్ట్ కొత్త మొబైల్స్ ఏమున్నాయండి శాంసంగ్ ఎ ట్వంటీ త్రీ ఎంతవుతుందండీ ఓకే కె కెమెరా ఫైవ్ జీ అండేనా అది ఫోర్ జీయా అంటే ఈ మధ్యన ఎక్కడ చూసినా ఫైవ్ జీ ఫైవ్ జీ అంటన్నారు ఆఫరండి ఆఫర్ ఏంటండీ వన్ ప్లస్ అంటనారు అదెలా పడొచ్చండి మరి మరి బయట ఎవరినడిగినా వన్ ప్లస్ ఏమో నలభై వేలు ముప్పై ఐదు వేలు అంటునారు మీరేంటి పదహారు వేలు అంటనారు మీరు సరే అండి అయితే ఇంకేమన్న ఉన్నాయా మరి మోడల్సు ఐ ఫోన్ వద్దు లేండి అదే దానికి లేక మనం చావాలి సరే అండి అయితే నేను మా అబ్బాయిని కనుక్కోని చెప్తాను